గుడ్ మార్నింగ్ మేడం నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను అవును మేడం నా స్కోర్స్ అన్ని మంచిగానే వచ్చాయి మ్యామ్ నైంటీ పర్సంటైల్ అలా వచ్చాయి మ్యాథ్స్ బయాలజీ కొంచెం భయంగా ఉంది అదే విధంగా స్పోర్ట్స్ వాటిఅన్నింటిలో కాని నైంటీ పర్సెంట్ మంచిగానే ఉంది మేడం స్టేట్ లెవెల్లో అంతా కానీ బాగా ఆడాను స సరే మేడం నాకు కొంచెం ఫిజిక్స్ మ్యాథ్స్లో అటువంటి వాటిల్లో కొంచెం డౌట్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం టెస్ట్ పేపర్స అవి సెండ్ చెయ్యండి మేడం మంచిగా అర్థమయ్యేటట్లు సెండ్ చెయ్యండి మేడం ఇప్పుడు నాకు అన్నింటిలో అవే అవకాశం ఉంది కదా మేడం ఎంసెట్ నీట్ వాట్లల్లో ఓకే మేడం సరే మేడం థ్యాంక్ యూ మేడం